ప్రస్తుతం ఉన్నటువంటి షాపింగ్లు మొత్తం ఆన్లైన్ ద్వారానే ఆన్లైన్ పేమెంట్ల ద్వారానే ఎక్కువగా నడుస్తుంది ఆన్లైన్లో షాపింగ్లు కూడా చాలా సులభతరమయితుంది ఈ షాపింగ్లు తిరిగి ట్రాఫిక్లు ఈ వెయికల్ చార్జెస్ వీటన్నిటికీ బదులు ఆల్టర్నేటుగా ఈ ఆన్లైన్ షాపింగ్లు అనేవి చాలా బెనిఫిట్స్ ఉన్నావనే చెప్పుకోవచ్చు జాబ్ చేసే వాళ్ళకి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా సులభం సులభతరం అనే చెప్పుకోవచ్చు ఈ ఆన్లైన్ షాపింగ్లు చాలా ఎక్కడ ఉన్నా ఎలా ఏ ప్రాంతంలో ఉన్నా ఆన్లైన్లో పేమెంట్ చేయడం చాలా ఈజీ అకౌంట్లో డబ్బులు ఉంటే చాలు ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో షాపింగ్ చెయ్యవచ్చు